హలో ప్రవీణ్ ఆ అండి టాక్సీ డ్రైవరే కదండి నేను తణుకు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి టాక్సీ బుక్ చేసుకున్నాను కానీ మాకు తొందరగా ఇవాళే ఉదయము వెళ్లాల్సి వచ్చింది మిమ్మల్ని సాయంత్రం ఫోర్కి రమ్మని చెప్పాను కదా అండి కాబట్టి నేను ఉదయమే వెళ్ళిపోతున్నాను మీకు మనీ ఇచ్చాను కదా అవి నాకు వెనక్కి నా అకౌంటులోకి ఇచ్చేయండి ఎందుకంటే నాకు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అందుకే నేను తిరిగి అడిగేస్తున్నాను మీరు ఏమి అనుకోకుండా నా అడ్వాన్స్ని నాకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారని అనుకుంటున్నాను